మొట్ట మొదటిగా మనం చెప్పుకోవాలి అంటేనండి ఈ చిత్రాలను చిత్రీకరించడం అనేది ఒక కళ డ్రాయింగ్ అనేది ఒక కళ అండి ఈ డ్రాయింగ్ ని ఎవరైతే సాధన చేస్తాడో లేకపోతే దా దాన్ని ఎవడైతే ఎక్కువ కృషి పెడతాడో వాడు ఖచ్చితంగా మంచి కళాకారుడి కింద అవుతాడండి ఈ కళాకారుడు జనానికి చికి ఈ డ్రాయింగ్ అనేది చికిత్సకు ఉపయోగపడుతుంది అంటే అవునండి ఎందుకంటే కొంతమంది మన పెద్దలున్నారు అనుకోండి మన పెద్దల సమయాలలో ఈ ఫొటోగ్రా ఈ ఫోటోస్ అని లేకపోతే ఈ కెమెరాలు అనేవి లేవండి వాళ్ళు ఏంటంటే వాళ్ళు జస్ట్ వాళ్ళు ఊహల్లో మాత్రమే ఉండేది కానీ ఎప్పుడైతే ఈ డ్రాయింగ్ అనేది ఈ డ్రాయింగ్ ఈ కళ అనేది ఎప్పుడైతే ప్రపంచంలో అడుగు పెట్టిందో అప్పటి నుంచి ఏంటంటే ప్రతి మనిషి తన హృదయంలో తన మనసులో అనుకున్న బొమ్మని తనైతే నిజంగా చూడగలుగుతున్నాడండి ఇలాగయితే ఈ పేపర్ ఈ పేపర్ మీద డ్రా చేయడం వలన చూడగలుగుతున్నాడు ఇది డ్రాయింగ్ వల్ల ఉన్న ఒక మంచి ఉపయోగమండి ఉన్న ఈ ఈ ఏ ఈ కళాకారున్ని తీసుకున్న సరే ఒక కళలో నైపుణ్యం సాధించాలంటే ఖచ్చితంగా దానికి క్రమశిక్షణ అనేది ఎంతో అవసరమండి ఇవే కాకుండా ఏంటంటే ఈ కళ ఈ డ్రాయింగ్ అనే కళ ఎంతో సృజనాత్మకతతో కూడుకున్నది అండి ఎంతో అంటే తను నిజంగా తన ఊహా శక్తి ఎంతో గొప్పగా ఉండాలండి తను తను ఉన్నదా ఉన్న దానిని అంటే ఈ డ్రాయింగ్ లో ఏంటంటే ఉన్నదీ వేయవచ్చు లేకపోతే కల్పించి కూడా మనం ఒక బొమ్మని అనేది త వేయగలం అండి ఈ రెండూ కూడా ఉండాలంటే ఆ కళాకారుడి యొక్క మెదడు ఎంతో మంచిగా పని చేయాలండి తనకి సృజనాత్మకత అంటే ఊహా శక్తి ఎంతో ఎక్కువగా ఉండాలి తన కళ పట్ల ఎంతో సాధన ఉండాలండి ఈ డ్రాయింగ్ ఇది ఇది ఎలాగైతే సంగీతం అయితే ఒక చికిత్స కింద ఉపయోగపడుతుందో ఈ డ్రాయింగ్ అనేది కూడా ఏంటంటే అండి నేటి కాలంలో ఒక చికిత్స ఒక రకమైన చికిత్సగా కూడా ఇది ఉపయోగపడుతుందండి ఎలాగంటే కొంతమంది అంటే కొంతమంది చాలా రేర్ డిసీస్ ఉన్నవాళ్లు ఉంటారు కదండి పిల్లలు వాళ్ళకి డ్రాయింగ్ అనేది ఏంటంటే ఒక చికిత్సగా ఈ సైకాలజిస్ట్లు కూడా రికమెండ్ చేస్తున్నారండి